హలో హా ఎస్ మేడం గాయత్రి హోమ్ అప్లయెన్సెస్ మేడం ఆ ఫ్రిడ్జ్ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ ఉంది ట్వంటీ ఫైవ్ నుండి సిక్స్టీ తౌసండ్ ఉంది వాషింగ్ మిషన్ ఆ ట్వెల్వ్ నుండి స్టార్ట్ ఉంది మేడం ఆ ఆటో ఆటోమేటిక్ టీవీ మీరు ఎన్ని ఇంచెస్ కావాలి అని అనుకుంటున్నారో దాన్నిబట్టి ఉంటుంది మేడం థర్టీ టూ ఇంచెస్కి సిక్స్టీన్ అండి థర్టీ టూ ఇంచెస్కి సిక్స్టీన్ అండి అందులో డిస్కౌంట్ ఉంటుంది మళ్లీ థర్టీ టూ ఇంచెస్ నుండి స్టార్ట్ సిక్స్టీ టూ సిక్స్టీ ఫోర్ వరకు మేడం థర్టీ ఫోర్లో ఉన్నాయి ఆ ఆ ఆ మేడం థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్లో వస్తుంది కాస్ట్ అందులో డిస్కౌంట్ ఉంటుంది మీకు మళ్ళీ అందులో టెన్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ చెప్పి ఇస్తాం మూడు మేడం డైరెక్ట్ వచ్చి తీసుకెళ్తారా లేదంటే ఆర్డర్ చేయమంటారా ఓకే మేడం

ఆ ఓకే మేడం ఓకే మేడం మీరు ఏమన్నా విజిట్ అయితే మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది షాపు ఆ ఓకే మేడం వచ్చి కాల్ చేయండి మళ్లీ ఓకే మ్యామ్ థ్యాంక్యూ